స్విమ్మింగ్ చేసే ముందు ఎటువంటి ఆహారం అనేది మనం తీసుకోవకూడదు ఆహారం తీసుకోవడం వల్ల మనం స్విమ్ చేసేటప్పుడు మనకు వాంటింగ్ అనేది రావచ్చు మనం ఆహారం తీసుకోవాలంటే తదుపరి రెండు మూడు గంటల ముందే మనం ఆహారం అనేది తీసుకోవాల్సి పర్టికులర్ గా ఆహారం అనేది తీసుకోవాలని లేదు అది ఒక మన పోషక ఆహారం లాంటి ఫ్రూట్ తీసుకుంటే చాలు అది కూడా స్విమ్మింగ్ చేసే ఒక రెండు మూడు గంటల ముందే మనము ఆహారం అనేది తీసుకోవాలి ఇది ముఖ్యమైన అంశము మనం స్విమ్ చేసేకి ముందే ఆహారం తీసుకున్నాము అంటే మనం స్విమ్ చేయడం మన వల్ల కాదు మనం మునిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి తద్వారా మనము మన భవిష్యత్తును కూడా కోల్పోతాము మనం తెలియని వారికి మనం తెలియజేయాలి వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారంటే మనం ముందుగా వాళ్ళకి వ్యవహరించాలి ఆహారం తీసుకోవడం వల్ల మీకి గస అనేది ఎక్కువ వస్తుంది ఆయాసం అనేది ఎక్కువ రావచ్చు మనం స్విమ్ చేయలేము ఆ యొక్క వాటర్ లో మనకు సెట్ కాకుండా మనం అక్కడే గేఫ్తో కూడుకోవచ్చు తద్వారా మనకి లక్షణాలతో కూడిన ఎన్నో అవయవాల ఇబ్బందులు కూడా రావచ్చు కాబట్టి ఆహారం తీసుకోవడం వల్ల ఎంతో అన్న ఉపయోగాలు కూడా రాకుండా పోవచ్చు ఈ యొక్క స్విమ్మింగ్ చేసే ముందు మన కడుపు ఖాళీగా పెట్టుకోవాలి అప్పుడే మనం స్విమ్ చేయడానికి బాగుంటుంది బాగా చేయొచ్చు కూడా బాగా నేర్చుకోవచ్చు కూడా ఈ యొక్క అంశాలు జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయి అంటే అదే ఆ యొక్క ఆహారం అనేది మనం ముందు ఏ తీసుకోవాలి అప్పుడే మన ఆహారాన్ని మనం తీసుకోగలము ఈ యొక్క పోషకాలు ఎన్నో ఉన్నాయి హైడ్రేటెడ్ అంటే వారి యొక్క పోషక ఆహారం మంచి శక్తిని ఇవ్వడం వంటి ఆహారాలు తీసుకోవాలి అప్పుడే మానవుడు తమ స్విమ్ ని బాగా చేయగలడు